బట్టలు తీసుకోవడానికి వచ్చామండి పెళ్ళి పెళ్ళి ఉందండి దగ్గరలో మా తమ్ముడుది బట్టలు తీసుకోవడానికి వచ్చాను మంచి వస్తున్నానండి మంచి బట్టలు చూపించండి రేట్ ఎక్కువైనా పర్లేదు చూపించండి

లేడీస్వే చూస్తానండి సరే అండి చూపించండి చూపించండి పర్లేదు మంచి మంచివి

పర్లేదండి చూపించండి

పరవా సరే అండి సరే అండి బాగున్నవి అన్ని పక్కన పెట్టండి బాగున్నాయి అన్ని మోడల్స్కి ఒక్కో మోడల్స్కి ఒక్కోటి పక్కన పెట్టండి ఏంటండి కాస్ట్లోనే చూడండి చూపించండి డిస్కౌంట్ లేదాండి అది సరే అండి మంచి కలర్ ఉంటె తీయండి ఇది బాగుంది ఉంచండి తీసుకుంటాను వైట్ది వైట్ది పక్కన పెట్టండి శారీస్లో మూడు శారీలు పక్కన పెట్టమన్నాను కదండి ఆ మూడింటిలో ఒకటి ఆ రెడ్ శారీ ఇచ్చేయండి ఇదే రెడ్ శారీ ఫ్రాక్లో ఈ వైట్ ఫ్రాకు బిల్లు ఎంత పడుతుందో అంత తగ్గించి ఇవ్వండి సరేనండి సరేనండి